నేను రెండు స్మార్ట్ టీవీలను కొంటున్నప్పుడు అవి ఎలా పని చేస్తాయి వాటికి ఉన్న వారంటీ ఏంటి వాటి రిపేర్ వాటికి సంబంధించినవి అన్నీ వాటిలో ఇంకా క్రొత్తగా వచ్చిన ఫీచర్స్ ఏంటి ఇలాంటివి అన్నీ ముందుగా పరిశీలిస్తాను రెండు మనం పరిశీలిస్తున్నప్పుడు వాటికి మనం పెట్టే డబ్బులకి తగిన టీవీ అనేది మనకి వస్తుందా లేదా అని మనం మొదటిగా చూసుకోవాలి కొంచెం డబ్బుకి వెనక్కి అయ్యే సరైన టీవీ మనం ఇప్పుడు తీసుకోకపోతే మళ్ళీ మనం అట్లా అంతే డబ్బులు మళ్ళీ పెట్టి మనం కొనే పరిస్థితుల్లో లేకపోవచ్చు కాబట్టి మనం తీసుకునేటప్పుడే అన్నింటినీ పరిశీలించి సరైనది ఏది అని ఆలోచించి చాలా తెలివితో ఒకేసారి మంచిది తీసుకోవాలి అని నేను అనుకుంటున్నాను